వివిధ ఫిట్నెస్ స్టైలులో యోగా ఎలా స్వీకరించవచ్చు అనే ప్రశ్న చాలా ముఖ్యమైనది యోగా అనేది ఒక సమగ్ర శరీర మనసు అభ్యాసం అది కేవలం శరీరాన్ని ఫిట్గా ఉంచడం మాత్రమే కాకుండా మనసును ప్రశాంతం చెయ్యడం మరియు ఆత్మ సమాధానాన్ని పొందడం కూడా అవుతుంది మన ఫిట్నెస్ లక్ష్యాలు మరియు శరీరానికి సరిపోయే యోగా పద్ధతులను సరైన రీతిలో చేర్చడం ద్వారా మనం యోగా యొక్క ప్రయోజనాలను పొందవచ్చు నేను యోగా యొక్క శక్తివంతమైన ఆసనాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా శక్తి మరియు స్థితి స్థాపకత పెంచే ఆసనాలు శరీరంలో మాంస ప్రేగులు ఎముకలు మరియు గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి ఉత్తానాసనాలు చతురంగ దండాసన ప్లాంక్ వీర భద్రాసన మౌంటెయిన్ పోస్ వంటి ఆసనాలు శక్తిని పెంచుతాయి ఈ ఆసనాలు మన శరీరంలోని ప్రధాన గుంపులైన మోకాళ్ళు మోచేతులు ఒప్పులు మరియు పళ్ళకీళ్ళను వాడుతూ శరీర శక్తిని పెంచుతాయి ఇది వ్యాయామం చేసే వ్యక్తులకు గమనించే విధంగా శక్తి పెంచేందుకు ఉపకరిస్తుంది యోగా యొక్క మానసిక ప్రయోజనాలు చాలా ముఖ్యమైనవి యోగా సాధనలో మనం చేసే ధ్యానం ప్రాణాయామం మరియు చింతన మనసుని ప్రశాంతం చేస్తాయి ప్రాణాయామం శరీరానికి ఆక్సిజన్ చెయ్యడమే కాకుండా శరీరంలోని మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి ధ్యానం మెడిటేషన్ నిఖార్సయిన మనో నిరోధానికి కేంద్రీకరణకు మరియు మానసిక స్పష్టత పొందడానికి సహాయపడుతుంది ఇది ఫిట్నెస్ మాత్రమే కాక మానసిక ఆరోగ్యాన్ని కూడా అభివృద్ధి చేస్తుంది లవకముగా ఉండడం సంపూర్ణ శరీర తటస్థం పొందడం మరియు శరీరాన్ని వశీకరించడం అనేవి యోగా యొక్క కీలక లక్ష్యాలలో భాగంగా ఉన్నాయి ఉదాహరణకి తిర్యక్కు అంటే ట్విస్టింగ్ పోజ్ దృఢమైన అంటే స్ట్రెచెస్ పోజులు మరియు పవర్ యోగా శరీరంలోని నడుము కాంపు మరియు పక్కల భాగాల వశ్యతను పెంచుతాయి సాధన మరియు తిరగడం ట్విస్టింగ్ వంటి యోగా ఆసనాలు ప్రత్యేకంగా చాలా మంది రెగ్యులర్గా చేసే జిమ్ వ్యాయామామలు కంటే వశ్యతను మెరుగుపరచడానికి పఠుత్వమైనవి యోగా యొక్క సాహసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి యోగా యొక్క ప్రాథమిక ప్రయోజనాల్లో ఒకటి శరీరంలో తాళ మంతం మరియు స్థితి స్థాపకత పెంపకం పవర్ యోగా లేదా విన్యాస యోగా వంటి శక్తివంతమైన యోగా పద్ధతులు హృదయాన్ని బలోపేతం చేస్తాయి సహనం పెరుగుతుంది మరియు శరీరంలోని అన్ని తంతులు ఒక పరిపూర్ణతతో పనిచేస్తాయి ఈ తరహా యోగ శరీరాన్ని నమ్మడం తిరగడం వ్యాయామం చేసి జాగ్రత్తగా ఉంచడం మరియు శరీరాన్ని మరో స్థితికి తీసుకెళ్ళడం కొరకు ఉపయోగపడుతుంది డైట్ మరియు జీవన శైలి యొక్క భాగంగా యోగా చేస్తారు మనం తీసుకునే ఆహారంతో కూడా సంబంధం ఉంటుంది ప్రత్యేక ఆహారం మరియు పఠనం మన ఫిట్నెస్ లక్షణాలను సాధించడానికి ముఖ్యంగా ఉంటాయి మనం ప్రాకృతిక ఆహారం తేమ మరియు తాజా ఫలాలు కూరగాయలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన శరీరాన్ని సాధించవచ్చు నిరంతరం యోగా చేస్తే మీరు శరీరంలో ఉన్న అధిక కొవ్వు తగ్గించి పునః ప్రసారం ప్రక్రియలో పాల్గొనగలుగుతారు వయో రేఖలలో అంటే ఏజ్ యోగా ఆరోగ్యాన్ని పెంచడం వలన వృద్దాప్యం సమయానికి మీరు మనం ఆరోగ్యంగా మరియు ఫిట్గా ఉంటాము హఠ యోగా పవర్ యోగా లేదా సీనియర్స్ వంటి తేలికపాటి యోగా మార్గాలు వృద్ధుల కోసం చాలా మంచివి పవర్ యోగా అంటే శక్తి మరియు మోటివేషన్ పెంచడానికి ఉపయోగపడుతుంది హఠ యోగా అంటే శరీరాన్ని పొడిగించడానికి మరియు మానసిక ప్రశాంతత కోసం విన్యాస యోగా అంటే శక్తి మరియు చురుకుదనాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది ఇలాగా మనం యోగా చేయడం వల్ల స్టెబిలిటీగా మైండ్ ఉంటుంది